నేను ఆర్మీ నర్సింగ్ కోర్స్లో జాయిన్ అయ్యాను లక్ష్యాన్ని సాధించాలని నాకు ఎంతో కోరికగా అయితే ఉండేది నేను ఆ కోరికను చేరడానికి నేను ఇంటర్లో బైపీసీ అని తీసుకున్నాను నేను బైపిసి తీసుకున్న వెంటనే నేను ఎగ్జామ్స్ అయితే రాసాను సీట్ అయితే నాకు వచ్చింది కానీ నా కుటుంబ సమస్యల వల్ల ఫీజులు వల్ల నేనైతే ఆగిపోయాను నాకు ఇంకో అవకాశం ఏమన్నా ఉన్నదా అని చూసుకుంటే నేను డిగ్రీ జాయిన్ అయిన వెంటనే నేను ఎన్సిసిలో అయితే జాయిన్ అయ్యాను ఎన్సిసి ఎక్జామ్ రాసిన దాంట్లో క్వాలిఫై అయ్యాను క్వాలిఫై అయిన వెంటనే నేనైతే ట్రైనింగ్ తీసుకోవడం స్టార్ట్ చేశారు నేను ట్రైనింగ్ తీసుకున్న సంవత్సరానికి నాకైతే మళ్లీ ఎగ్జామ్ పెట్టారో ఆ ఎగ్జామ్ క్వాలిఫై ఆ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయ్యాను ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వెంటనే నేను మరో ఎగ్జామ్ అయితే రాయాలి ఆ ఎగ్జామ్ రాస్తే నాకు మరింత ఎక్కువ అవకాశాలు ఉంటాయని తెలుసుకున్నాను ఆ ఎగ్జాములు అన్ని అయిపోయిన వెంటనే నేను మళ్ళీ ఇంకో ఎగ్జామ్ రాయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను ఈ ఎగ్జామ్లు ఎందుకు రాస్తున్నాను అసలు నా నా లక్ష్యం ఏంటి అని అంటే నేను నర్సింగ్ పోస్ట్ అయితే ఆర్మీ నర్సింగ్ అయితే చేయాలని అనుకుంటున్నాను ఆర్మీ నర్సింగ్ చేయాలి అని అంటే సులువైన అవకాశం ఏంటి అంటే ఎన్సిసిలో జాయిన్ అయితే ఆ సర్టిఫికేట్లతో నేను ఆర్మీలోకి అయితే ఎంటర్ అవ్వచ్చు నేను దాంతోపాటు నేను నర్సింగ్ కోర్స్ కూడా నేర్చుకోవాలి నేను నర్సింగ్ కోర్స్ నేర్చుకోవడానికి బైపీసీ అయితే తీసుకున్నాను నేను ట్రైనింగ్ తీసుకోవడానికి హాస్పిటల్స్లో కూడా నేను వర్క్ అయితే చేశాను నా ట్రైనింగ్ కూడా పూర్తయింది సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి నేను ఇప్పుడు మళ్ళి ఎగ్జామ్ ఎన్సిసి ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాను నేను ఇప్పుడు ఆర్మీలోకి వెళ్ళాలంటే ఆర్మీ ఎగ్జామ్ కూడా రాయాలి దానికి అయితే నేను ప్రిపేర్ అవుతున్నాను నాకు కాలేజీకి వెళ్తూ నేను ఎన్సిసి నేర్చుకుని వర్క్ చేసుకోవాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉండేది ప్రతి టైంలో కూడా కేటాయించుకుని కావాల్సిన గడువు కన్నా ఎక్కువ పని చేసుకుని నేనైతే కాలేజీ ఫీజు కట్టుకుంటూ ఎన్సిసి ఫీజు కట్టుకుంటూ కావలసిన పని చేసుకుంటూ క్యాంప్స్కి వెళుతూ నేనైతే చాలా అయితే కష్టాలు అయితే పడ్డాను నా శాయిశక్తుల నేను అయితే ప్రయత్నించాను ఇప్పటివరకు నేను చేసిన ప్రతి ఒక్క పని కూడా నేను మంచిగా అయితే ఆ గడువైతే తీరింది నేను లక్ష్యానికి చేరుకోవడానికి నేను ఎలా చేరుకోవాలి అనుకుని కూడా తెలుసుకున్నాను నేనైతే ఇప్పుడు ప్రతిదానికి అయితే సిద్ధపడి అయితే ఉన్నాను ఎన్సిసి అయితే నేర్చుకున్నాను నేనే గవర్నమెంట్ సర్టిఫికెట్ అయితే తెచ్చుకున్నాను సర్టిఫికెట్ తెచ్చుకున్నాను